హలో కస్టమర్ కేర్ ఏనా అండీ హ సర్ ఏం లేదు సర్ నేను నెలవారి మా ఫోన్కి రిచార్జ్ చేసుకుంటూ ఉంటాను సర్ నా పొరపాటు వల్ల ఈ నెలలో రెండుసార్లు కట్ అయింది సర్ ఆ అవును సర్ అయి బాబోయ్ అట్లా కాదు సర్ మీరు చూడండి సర్ కావాలంటే నా పొరపాటే సర్ అది ఒకటి మీరు రిచార్జ్ చేసి ఇంకోటి నాకు వెనక్కివేయండి సర్ అయి బాబోయ్ చూడండి సర్ మీరు కావాలంటే కావాలంటే నా మొబైలు నెంబర్ వచ్చేసి ఎనభై సున్నా ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు రెండు ఆరు రెండు సర్ నా ట్రాన్సాక్షన్ నెంబర్ వచ్చేసి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అది సర్ కొంచెం చూడండి సర్ నేను చెప్పాను కదా ఇది చూసుకొని కొంచెం నాకు నా ఒక నెల అమౌంట్ వేసేసేయండి సర్